అపోలో ఫార్మసీ వాళ్లేనా మాట్లాడేది ఒక నాకు టూ డేస్గా ఫుల్ ఫీవర్గా ఉందండి నేను డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ యూజ్ చేసాను కానీ నాకు ఫివర్ అయితే తగ్గలేదు ఇప్పుడు నన్ను ఏమి

అలాగే కొంచం హెడ్ఏక్గా కోల్డ్గా కూడా ఉందండి ఫీవర్ వల్ల

అలాగే ఆఫ్టర్నూన్ టైమ్స్లో వాడద్దా అండి టాబ్లెట్స్

ఫుడ్ తిన్నాక వేసుకోమంటారా లేదా ఫుడ్ తినక ముందు వేసుకోమంటారా అండి మార్నింగ్ తిన్నాక ఎంత టైమ్ తీసుకొని వేసుకోవాలండి అంతేనా టిఫిన్ మార్నింగ్ అలాగే ఇంకా ఈవెనింగ్ కూడా అలాగ త్రీ డేస్ వేసుకుంటే తగ్గుతుందా అండి మళ్ళీ టాబ్లెట్ సేమ్ ట్యాబ్లెట్ యూజ్ చేయాలా ఇంకా సెపరేట్గా తీసుకోవాల్సిందేనా కోల్డ్కి వాటికి అదే ఈ ఫీవర్ వల్ల బాడీ పెయిన్స్ అలా కూడా ఉందండి అవి కూడా తినిన తర్వాత వేసుకోవాలా ఓకే అండి ఇంకా ఫీవర్ తగ్గకపోతే అప్పుడు మళ్ళీ కన్సల్ట్ చేస్తాం అండి థాంక్స్ అండి